డాక్టర్ ఎల్ల ప్రగడ ఎల్ల ప్రగడ సుబ్బారావ్ అయ్యగారి సాంబశివరావ్ డాక్టర్ వి రామలింగేశ్వర స్వామి డాక్టర్ వి లామ్ రామలింగ స్వామి డాక్టర్ కాకర్ల సుబ్బారావ్ డాక్టర్ జి మాధవన్ నాయర్